ఆ నమస్తే అండీ ఇది కిషోర్ ట్రావెలింగ్ ఏజెంట్ఏనా అండీ సర్ ఈ దసరా హాలిడేస్లో మేము మా ఫేమిలీ అందరం కలిసి మేము మొత్తం కాకినాడానీ రాజమండ్రీ ట్రిప్ ఏద్దాం అనుకుంట్నాం సార్ సార్ మేమైతే ఒక ఎయిట్ టూ టెన్ పీపుల్స్ వరకు వస్తాం సార్ సార్ మేమైతే ట్వంటీ టూన వద్దామనుకుంట్నాం సార్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్త్ నొస్తం సార్ లేదు సర్ మేమ్ డైరెక్ట్ గా కాకినాడొచ్చేస్తాం సర్ కాకినాడలో ఒక డే స్టే చేసి ఆ అక్కడ్నుంచి మనమింక వేరే ప్లేసెస్కి తిరుగుదాం సార్ అవును సర్ సర్ లేదు సర్ మినీవేన్ ఒకటే పెట్టండి సార్ మాకు ఓకే సార్ మినీ కారొటి పెట్టండి సార్ ఆ ఉన్నార్ సర్ ఇద్దరున్నారు సర్ మా నానమ్మ మా తాతయ్య ఆ అన్నీ ఏసీయే సార్ మాకు ఏదీ నాన్ఏసీ వద్దు సార్ అన్నీ ఏసీ కావ్ అంటే అక్కడ రూమ్ స్టే కూడా మాకు ఏసీయే కావాలి సార్ అవును సార్ ఆ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ మొత్తం ఎమౌంట్ ఎంతవుతుంది సర్ అవును సార్ ఆ వన్వీక్ సర్ వన్వీకుంటం

ఓకే సార్ సెండ్ చెయ్యండి సర్ నాకు థ్యాంక్యూ సర్ ఓకే సార్ నాకు మొత్తమన్నీ సెండ్ చెయ్యండి సర్ థ్యాంక్యూ సర్ థ్యాంక్యూ సర్